ప్రస్తుతం తీయవల వవస్థలో రెండు తెలుగురాష్ట్రాలలోనూ తెలుగు భాషను ప్రధాన భాషగా ఇప్పుడు ప్రకటించడం జరిగింది తెలుగు అనేది ప్రతీ పాఠశాలలో ఖచ్చితంగా చెప్పాలి అని నిర్ణయించడం జరిగింది దీనివలన మళ్ళి ఇపుడు యువత అనే వారందరికీ కూడా చిన్నపిల్లలకి కూడా తెలుగు అనేది వస్తుంది నేర్చుకుంటున్నారు కూడా అయితే ఇప్పుడు ఉన్న పాఠ్యపుస్తకాలలో ఇంగ్లీషుతో పాటు ఇంకోపక్క తెలుగుని కూడా చేయటం వలన ఇంగ్లీషు నేర్చుకోటానికి కూడా తెలుగు ఎంతగానో సహాయపడుతుంది అదేవిధంగా మనం మీడియా వ్యవస్థలో కూడా ఇపుడు ఎక్కువగా తెలుగుని వాడుతు ఉన్నారు ఎక్కువగా తెలుగులో న్యూస్ చెప్తు ఉంటారు ఎక్కువ కాలం ఇపుడు తెలుగు అనేది చెప్పడం ద్వారా మీడియాలో ఎక్కువగా తెలుగు భాష ద్వారా అందరికి వార్తలను ప్రసరించడం జరుగుతుంది